ఒక ప్రాంతంలో పరిశ్రమలు మూతబడితే అక్కడ నిరుద్యోగం పెరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇది ఎన్నో కుటుంబాలకి ఆర్థికపరమైన సవాళ్ళు విసురుతుంది చాలామంది వారికి ప్రతీ నెలా జీతం వచ్చేది ఆగిపోవడం వల్ల వారి ఇంట్లో సమస్యలు పెరిగిపోతాయి వారింట్లో ఆ పిల్లల్ని చదివించుకోలేకుండా ఉంటారు కొంతమందికి తినడానికి తిండి కూడా ఉండే లేకుండా అవకాశం ఉంటుంది అలాగే చాలామంది అక్కడ నుంచి వలసపోయే అవకాశం ఉంది అలాగే వారితో పాటు వారి మీద ఆధారపడ్డ వారి వారి ఆరోగ్యములు కూడా దెబ్బతినే అవకాశం ఉంది దీనివల్ల చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది